హలో ఎవరండి మాట్లాడేది చెప్పండి అంటే మాది అన్నీ అన్ని టైప్స్ ఉంటాయండి మా దగ్గర అంటే మొన్ననే ఫెస్టివల్ సీజన్ అని స్టాక్ కూడా తెప్పచ్చినాం మీకు ఏది కావాలంటే కూడా అది ఉంటాయి ఇట్లా హీల్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్త మోడల్గా ఫప్ఫ్లాప్ ఫప్ఫ్లాప్స్ ఉన్నాయి స్లిప్పర్స్ ఉన్నయి సైండిల్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఇంకా వాటర్ ప్రూఫ్వి కూడా ఉన్నాయండి మా దగ్గర రబ్బర్ చెప్పులు కూడా ఇట్లా వాడుతున్నాం మీరొసారి వచ్చి చూడండి వాటర్ ప్రూఫ్ చెప్పులయితే కొంచెం వాటికి ఖరీదు ఎక్కువనే ఉంటుందండి ఎనిమిది వందలు నడుస్తుందండి ఇప్పుడు అంటే దానికి దీనికి బ్రాండ్ వేరే ఉంటుంది కదా అండి వాళ్ళ వేరే బ్రాండు మాది వేరే బ్రాండు మీరు ఒకసారి వచ్చి చూడండి ఆ చెప్ప తీసుకరండి అంటే వాటికి వీటికి నేను మీకు తేడాలన్నో చూపిస్తా మా బ్రాండ్ వేరే ఉంటుంది వాళ్ళ బ్రాండ్ వేరే ఉంటుంది ఆన్ ఆన్లైన్లో అస్సలు నమ్మకంండి ఆన్లైన్లో అట్లా ఇట్లా చూడనీకి కూడా వాళ్ళు మంచిగా పెడతారు తీరా మీకు అ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత అది మొత్తం మీరు ఖరాబ్ అయిపోతాయండి అదే ఆఫ్లైన్లో అయితే మీరు దగ్గరకొచ్చి చూసుకొని మీరు ఒకసారి ఏగ ఒకసారి వేసుకొని నడవండి మీకు మంచిగా కుదురితేనే తీసుకుంటారు కదా అదే ఆన్లైన్లో అయితే మీకు దూరం నుంచి చూస్తే ఏం అగుపడదు కదా అండి వాళ్ళ అక్కడనే పెడతారు కాస్ట్ తక్కువ అని కాకపోతే అక్కడ వాటికి ఇక్కడ వాటికి బ్రాండ్ ఉంటుంది కదా ఇస్తష్టామండి మీరు ఒక సంవ సంవత్సరంగా స రెండు సంవత్సరాాల దాకా కూడా వస్తాయండి మీరు మంచిగా వాడుకుంటే ఇంకా వాటర్లో కూడా వాడ వాటర్ ప్రూఫ్ చెప్పలే కాబట్టి ఈవి వాటర్లో వాడినా కాని ఖరాబ్ కావు ఇంకా ఇంకా కొత్త మోడల్స్ కూడా వచ్చినయి కదా అండి ఇప్పుడు అంతా ట్రెండ్ నడుస్తుంది కదా రబ్బర్ చెప్పులేమో వాడుతున్నారు కదా ఇట్లా ఫ్లిప్ఫ్లాప్స్ అని సైడిల్స్ అని మంచి ఒకసారి ఒకసారి రండి ఒకసారి వచ్చి చూడండి చాలా విధాలు మేము మోన్ననే తెచ్చినాం ఫెస్టివల్ ఇప్పు పండగంది కదా అని చాలా ప్రోడక్ట్స్ తెచ్చినాం అంటే ఒకక్కటే చెప్పులు జత తీసుకొని డిస్కౌంట్ అంటే మాకేమొస్తదండి మేము అదే పడ్డ ప్రోడక్ట్కి మహా అంటే ఒక ఐదు రూపాయలే ఎక్కువ యాడ్ చేసుకొని చెప్తున్నాం అంతే కాని మళ్ళీ మీకు అందులో డిస్కౌంట్ ఒక తీసుకుని ఒకటే జాతకి అందులో డిస్కౌంట్ అంటే మాకేమొస్తదండి తర్వాత అంటే ఉంటుంది మీరు ఇప్పుడు ఏసుకున్నప్పుడైనా మంచిగా హ్యాపీ ఫీల్ అవ్వాలి కదండడి అరేకి ఏసుకున్నా బాగున్నది మంచిగా అంటే ఇప్పుడు ఒక ఒక వస్తువు మీద డబ్బులు పెట్టినప్పుడు మనకు అనిపియ్యాలి కదండడి దీనికి అమ్మ దీనికి పెట్టిందే మంచిదయ్యింది తర్వాత ఫీల్ అవ్వద్దు కదా అరే అనవసంగా పెట్టి దీనికని అంత క్వాలిటీ ఇస్తా అంటే గ్యారెంటీ ఇస్తాను నేను అంటే ఇంత కాస్ట్ పెట్టినందుకు మంచిగా పనికొచ్చినయయి నాకు అని మీరు ఆనందించేలాగా నేను గ్యారంటీ అయితే ఇస్తాండి ఒకసారి రండి వచ్చి చూడండి చూసినంక మీకు నచ్చితే ఒక రెండు మూడు అట్లా తీసుకోండి మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాం ధన్యవాదాలండి